హలో గుడ్ మార్నింగ్ సార్ అవును సార్ ఓకే సార్ ఓకే సార్ అవును సార్ హా ఓకే సార్ అయితే ఒకసారి నేను అంటే మనం ప్రెజంట్ ఇప్పుడు డిసెంబర్లో ఉన్నాం కదా సార్ నెక్స్ట్ మంత్ మనకి మంచి ఫెస్టివల్ అయితే ఉంది సార్ అది దాన్ని సంక్రాంతి అంటారు గానీ త్రీ డేస్ అయితే జరుపుకుంటారు సో మీరు అక్కడ ఈ త్రీ డేస్కి మీరు అది వెకేట్ చేసుకుని మీ ప్రోగ్రామ్స్ అన్నీ చెక్ చేసుకుంటే సార్ మనం ఆ త్రీ డేస్ అయితే ప్రోగ్రాం పెట్టుకుందాం సార్ సో ఇక్కడ చాలా ఈవెంట్స్ జరుగుతాయి సార్ వేరే వేరే ప్లేసుల్లో రక రకాలుగా అయితే జరుగుతుంది సార్ సో మీరు ఆ టైమ్లో చూసుకుంటే మీరు ఓకే అని అంటే సార్ ఆ టైమ్లో మనం షెడ్యూల్ బుక్ చేసుకుందాం సార్ సార్ మీరు ఫ్యామిలీతో వస్తున్నారా సార్ సార్ మీరు ఎక్కడ ల్యాండ్ అవుతారో చెప్తే మా సర్వీస్ కార్ తీసుకుని మిమ్మల్ని పిక్ అప్ చేసుకుంటాం సార్ అకామొడేషన్ ఫుడ్ తప్ప అన్నీ మేము చూసుకుంటాం సార్ ఓకే సార్ అయితే మా అక్కడ మాకు అక్కడ మా బ్రాంచ్ అయితే ఉంది అక్కడ వాళ్ళని కాకినాడ తీసుకుని రమ్మని చెప్తాను సార్ సార్ వాళ్ళ నెంబర్ అండ్ వాళ్ళ డీటెయిల్స్ అయితే మీకు పెడతాము సో మీరు ఇక్కడ కాకినాడ ఓకే సార్ ఖచ్చితంగా అందరూ మంచిగా డ్రైవ్ చేసేవాళ్ళని పెడతాం సార్ మిమ్మల్ని చూసి మరీ పెడతాను సార్ ఓకే సార్ అయితే మీరు ల్యాండ్ అయ్యాక అవును సార్ అంటే మీ ఇష్టం సార్ అది త్రీ డేస్ అయితే పండుగ జరుగుతుంది సార్ ఇక్కడ సో మీరు త్రీ డేస్ ఎంజాయ్ చేసి వెళ్తాను అని అంటే అంటే మీరు చాలా రోజుల తర్వాత ఇండియా వస్తున్నారు కాబట్టి మేము చెప్తున్నాము సో మీరు అన్నీ చూసుకుని వెళ్ళచ్చు సార్ అంతా బాగుంటుంది మీరు ఒకొక్క డే ఒకొక్క వేరే వేరే ప్లేసుల్లో మీరు అయితే ట్రావెల్ చేసి చూడొచ్చు ఆ ట్రావెలింగ్కి ఇంకా మీ ఫుడ్కి ఆకామమొడేషన్కి ఎంత అవుతుందో మొత్తం బడ్జెట్ వేసి మేమైతే మీకు వాట్సాప్ చేస్తాం సార్ మీరు బడ్జెట్ చూసి మీరు ఏమన్నా మాట్లాడాలి అనుకుంటే మ్యానేజర్ గారితో మాట్లాడొచ్చు ఓకే సార్ ఖచ్చితంగా సార్ ఓకే సార్ ఓకే సార్ ఖచ్చితంగా సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ త్యాంక్ యూ సార్